నాకు ఇష్టమైన తెలుగు సామెతలు లేదా జాతీయాలు కొన్ని ఉన్నాయి అంటే మా తూర్పు గోదావరి జిల్లాలో కొంచెం విరివిగా కొన్ని సామెతలను వాడుతూ ఉంటాము అందులో కొన్ని నాకు ఇష్టమైనవి ఏమిటంటే బుద్ధిమంతుడికి ఒక మాట చాలు మూర్ఖుడికి వెయ్యి మాటలు చాలవు అంటే ఈ సామెత చాలా నిజానికి దగ్గరగా ఉంటుంది అంటే బుద్ధుమంతుడు తక్కువ మాట్లా మాట్లాడుతాడు కరెక్ట్ గా ఏదైతే చెప్పాలి అనుకుంటున్నాడో అది మాత్రమే చెప్తాడు అదే మూర్ఖుడు ఎలాగ అంటే ఏం చెప్తాడో వాడికి తెలియదు మనకి అర్ధం కాదు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాడు దీనితో పాటు ఇంకా కొన్ని జాతీయాలు ఏంటంటే అది సామెతలు లాంటివి కోపం వచ్చినప్పుడు గుడ్డివాడు అవుతారుడు అని అంటారు అంటే ఎప్పుడైతే మనకి కోపం వచ్చిందో మనం ఏం మాట్లాడుతామో మనకే తెలియదు నోటికి ఎంత వస్తే అది మనకి ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటాము అది చాలా తప్పు అలా చేయకూడదు దీనితో పాటు కొన్ని ఎలాగంటే గుడ్డి ఎద్దు వచ్చి చేనిలో పడినట్టు అంటారు అంటే మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియకుండా చేసేస్తాము కానీ అది కరెక్టా కాదా లేకపోతే ఎవరైనా చెప్పారు అది చేయరా అంటే చేసేయడం కాకుండా మనకి అది చేయడం చేసినప్పుడు అది మంచో చెడో మనం తెలుసుకోవడం మనకి చాలా అవసరం కొన్నిసార్లు అవసరమైనప్పుడు స్నేహితుడు అంటే ఈ స్నేహితుడు పిలవగానే వస్తాడు అన్న సామెత కూడా కొన్ని వస్తుంటాయి అంటే దేశ భాషలందూ తెలుగు లెస్స అని గాని అంటే అప్పట్లో మన క్రి శ్రీకృష్ణదేవరాయలు వీటి గురించి చెప్పారు దేశ భాషలందూ తెలుగు లెస్స అని ఇంకా ఏంటంటే ఇంకా ఇలాంటి జాతీయాలు చాలా ఉంటాయి ఎలాగంటే కష్టమైన పని చేస్తేనే ఫలితం వస్తుంది అంటే కష్టమైన పని చేసినమంటే అంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మన కష్టార్జితంతో సంపాదించుకున్నది మాత్రమే మనకి ఫలితాన్ని అందిస్తుంది లేకపోతే దొడ్డిదారిలో లేకపోతే అన్యాయంగా వెళ్ళినప్పుడు మాత్రం అది చాలా తప్పు విషయంగా మనం భావిస్తాం అలా మన తూర్పు గోదావరి జిల్లాలో ఈ సామెతలు మరియు జాతీయాలు చాలా తరచుగా ఉపయోగిస్తాము ఇవి మా జీవితంలో ఒక ముఖ్యమైన ఒక భాగంగా మారిపోతాయి నాకు తెలిసినవి అంటే ఇలా రెండు మూడు మాత్రమే అంటే ఉన్నాయి